సంస్కృతి విభజన మధ్య అంతరాయాలను తగ్గించి మనుషులను దగ్గర చేయడానికి నృత్యానికి చాలా పెద్ద శక్తి ఉంది నృత్యం ఏంటంటే మానసికంగా కానీ మనకు శారీరకంగా కానీ మంచి చురుకుదనాన్ని ఇస్తుంది మన నృత్యం పది మందిని ఆకర్షించేలా ఉంటే ఆ పది మందిలో మనం గుర్తింపు పొందడానికి ఎంతో ఉందంటారు ఈ నృత్య ప్రదర్శనల వల్ల మనం పదిహీన పదిమందికి తెలుస్తాము నృత్యం అనేది ఒక శక్తనే చెప్పవచ్చు ఇది ఒక శరీరానికి లేదా చిన్నపాటి వ్యాయామం అని చెప్పవచ్చు ఈ నృత్యం ఏంటంటే మా మానసికంగా అయిన మన దాంట్లో శారీరకమైన వచ్చే మార్పులను ఏకీభవిస్తుంది మనకున్నటువంటి టెన్షన్స్ ఇప్పుడు ప్రస్తుత నూతన కాలంలో బిజీ లైఫ్ అనుభవిస్తున్నారు టెన్షన్స్ అయినా అవన్నీ చేస్కోడానికి టెన్షన్స్ తగ్గించి వె రకమైన ఆ రోగాలు రాకుండా ఉండడానికి నృత్యానికి ఎలాంటి శక్తి ఉందంటే మంచి శక్తి ఉంది ఈ నృత్యం చేయడం ద్వారా చురుకుదనం అనేది ఎక్కువ ఉంటుంది ఈ చురుకుదనం వల్ల మానసిక ఎదుగుదల ప్రశాంతంగా అయిన గానీ ఉండగలుగుతాము ఈ నృత్యాన్ని ఎలాంటి వారైనా చిన్న నుండి పెద్దవారైనా ఏ విధమైన ఏ డైరెక్షన్లో అయినా గానీ చేయవచ్చు మన భారత దేశంలో కొన్ని రకాలమైన నృత్యాలు ఉన్నాయి కూచిపూడి కథకళి అనే రకరకాల ఉన్నాయి ఒక్కొక్క సాంప్రదాయ ప్రజలు ఒక్కొక్క రకంగా నృత్యాన్ని ఆస్వాదిస్తారు అలాంటి నృత్యానికి ప్రాధాన్యత ఉంది ఈ నృత్యం చేయడం ద్వారా గానీ మనకి మంచి ఒక వ్యాయామం లాంటిది లభిస్తుంది ఈ నృత్యం వల్ల మంచి తెలివితేటలు కూడా చురుగ్గా ఉంటాయి మెదడు పనితీరు కూడా బాగుపరుస్తుంది మానసికమైన టేన్ష